హలో గుడ్ ఈవినింగ్ మ్యాడం మ్యాడం కొత్త కాంట్రాక్ట్ వచ్చిందంట కదా రెండు లైన్ లవి రోడ్ యాభై కిలోమీటర్ ల దాకా ఉంటుందంట కదా మ్యాడం ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేద్దామనుకుంటున్నారు కాంట్రాక్ట్ మరి మ్యాడం రెండు లైన్ ల రోడ్ యాభై కిలోమీటర్ యాభై కిలోమీటర్లంటే దాదాపుగా మనం పర్ఫెక్ట్ గా మీకు మేము పర్ఫెక్ట్ గా అంటే ఒక నెల రోజులలో అందించగలుగుతాం కంప్లీట్ చేసి ఏమైనా ఓపెనింగ్ సెషన్ అట్ల పెట్టుకుంటున్నారా రోడ్ కి అయితే ఓకే మ్యాడం మేము థర్టీ డేస్ నాకు థర్టీ డేస్ ఇస్తే నేను థర్టీ డేస్ లో మీకు కంప్లీట్ చేసి ఇస్తా ఆ టూ లైన్స్ అంటే ఇటు ఒక ఆ ఒక సైడ్ చేసుకుంటు ఇంకొక సైడ్ మ్యాడం రోడ్ మొత్తం క్లోజ్ చేసి ఉంటుందా లేకపోతే వన్ వే రన్ చేపించుకుంటూ వన్ వే వరకు వేయించాలా ఆ ఓకే అంటే వాళ్ళకి ప్యాసింజర్స్ వెళ్ళడానికి ఇంకో ఆ ప్యాసింజర్స్ వెళ్ళడానికి వేరే రోడ్ అనేది ఉంది కదా ఉన్నది అంటే కంపల్సరీ గా మేం థర్టీ డేస్ లో మీకు హ్యాండ్ఓవర్ చేస్తారు రోడ్ కంప్లీట్ చేసి కొంచెం నాకే వచ్చేటట్టుగా చేయండి మ్యాడం కాంట్రాక్ట్ మీకు మాత్రం మాట పోనీయకుండా నేమ్ చేంజ్ కాకుండా మీకు నేను మళ్ళీ రేపైర్స్ అవి మించి లేకుండా మీరు చూసిండ్రు నేను ఇది వరకు చేసిన రోడ్స్ అన్నీ చేయించినవి సేమ్ అదే పొజిషన్ లో వేపిస్తాను ఓకే అండి ఆ ఎప్పుడు స్టార్ట్ చేయమంటారు కాంట్రాక్ట్ ఎప్పుడు మా నేమ్ కి అయిన వెంటనే మాకు అమౌంట్ అనేది ఇష్యూ అయిన వెంటనే మేము స్టార్ట్ చేస్తాం ఎన్ని డేస్ లో అయితుంది మ్యాడం

ఆ ఓకే మ్యామ్ వచ్చి వచ్చి కలుస్తాం మ్యాడం ఆఫీస్ లో మీకు ఓకే థ్యాంక్ యూ మ్యాడం